సాధారణంగా మేము ఉండే ప్రాంతం చాలా రద్దీ ప్రాంతం ఎందుకంటే మేము సిటీ నట్టనడి మధ్యలో ఉంటాము మా చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ రద్దీగా ఉంటుంది అంటే మాది ఇప్పుడు మెయిన్ ఏరియా ఆరాంఘర్ కాబట్టి ఇటు నుంచి మెహిదీపట్నం వెళ్ళే రూట్ మళ్ళీ ఆరాంఘర్ వెళ్ళే రూట్ చాలా రద్దీగా ఉంటుంది ఈ రెండు చోట్లలో ఇప్పుడు కొత్తగా మనకు ఎక్స్ప్రెస్ వే పాడుతున్న అందువల్ల మనకైతే ఈ రెండు రోడ్లు అయితే రవాణా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మనకి అంతే ఈ విధంగా ఈ రెండు ప్రాంతాలలో మనకి రూట్ కూడా చాలా అంటే అంత మంచిగా ఉండదు ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఈ రెండు రూట్లలో మనకి ఎక్కువ రద్ది ఎందుకు ఉంటుంది అంటే ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఆ ఇంకా ఈ రూట్స్ రెండు మనకి పెద్ద పెద్ద కంపెనీలకు దారి తీస్తాయి ఇప్పుడు ఏదైనా ఎల్బీనగర్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆరాంఘర్ నుంచి ఆ రూట్లో మనకి చాలా అంటే రోడ్ నుంచి ఎక్కువ మంది లేబర్ వర్కర్లు లేకపోతే ఇంకా ఏదైనా కార్మిక వర్కర్లు వాళ్ళందరూ తమ తమ కంపెనీలకు వెళ్తారు కాబట్టి ఈ రెండు ప్రాంతాలలో మాకు చాలా ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఆరాంఘర్ నుంచి కోటికి వెళ్ళే దారిలో కొత్తగా ఒక ఫ్లైఓవర్ పడడం వల్ల ఆ కింద ఉన్న రోడ్ అంతా వాళ్ళు గుంతలు తీసి అందులో పిల్లర్లు వేసి అదంతా చేయడం వలన మనకు ఆ రూట్ అయితే మొత్తం రోడ్ అయితే చాలా ఎక్కువగా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి మనకి ఆ రూట్లో మరియు ఈ మెహిదీపట్నం వెళ్ళే రూట్లో మనకి ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఇంక మనకి ఈ మెహిదీపట్నంకి వెళ్ళే రూట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి మార్నింగ్ అంటే ఉదయం సమయంలో ఎక్కువగా బస్సెస్ అయితే అసలు మనకి కనిపించవు ఆ బస్సెస్ ఎందుకంటే మార్నింగ్ సమయంలో ఎక్కువగా మనకి మెట్రో బస్సులు అయితే వస్తాయి ఈ ఆర్డినరీ అంటే ఎర్ర బస్సులు అయితే రావు ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో అయితే ఈ రేవ్ అంటే ఈ పథకం వచ్చిన తర్వాత మహిళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత స్త్రీలకు అయితే ఫ్రీ బస్సులు కావడంతో మనకైతే ఇప్పుడు ఇక్కడ చాలా ఎక్కువగా రద్దు అయితే పెరిగిపోయింది బస్సులో సమయంలో విద్యార్థులకు చాలా ఇబ్బందులు కలుగుతాయి ఈ ప్రాంతాలలో ప్రయాణించాలంటే ఇంకా ఇప్పుడు మెరుగు పరచవలసిన విషయాలు ఏమిటంటే ఈ రోడ్డు ఏదైతే ఈ మార్గంలో ఆరాంఘర్ నుండి కోటి వెళ్ళే మార్గంలో ఏదైతే రోడ్డు ఉంటుందో అంటే ఈ రవాణా విధానం చాలా మార్చాలి అంతా ఆ పిల్లర్లు వేసి ఆ ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ పడడం వలన అటు నుంచి ఆ విధంగా వెళ్ళే బహుదూర్పేట ప్రదేశాలలో చాలా ఎక్కువగా రద్దీ పెరిగిపోవడము మరియు ఇంకా ఎక్కువగా అక్కడ అయితే రోడ్ అయితే మొత్తం పాడైపోయి ఉండడము కొన్ని కొన్ని సార్లు అక్కడ చాలా పెద్ద పెద్ద ఆక్సిడెంట్లు కూడా చోటు చేసుకుంటాయి ఇలాంటి వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము కూడా ఎక్కువగా ఇబ్బంది పడదాం ఇప్పుడు ఈ రెడ్డి రద్దీగా ఉండే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఒకటి మెహిదీపట్నం వెళ్ళే మెహిదీపట్నం వెళ్ళే దారి మరియు కోటి వెళ్ళే దారి రెండే ఎక్కువగా రద్దీగా ఉంటాయి మాకు ప్రయాణాలలో ఇబ్బంది కలిగించే విషయాలు ఏమిటంటే ఒకటి మనకి ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలలో మనకి వెళ్ళే రెండు దారులలో ఎక్కువగా లేబర్ వర్కర్లు ఇంకా కూలీలు ఇక్కడి నుంచి వెళ్ళడం వలన మనకైతే బస్సుల్లో సీట్లు అతి తక్కువ లభిస్తాయి అలాగే ఈ రెండు ప్రాంతాలలో మనకి జన జనసంచారం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ రెండు ప్రాంతాల్లో చాలా ఇవి రద్దీతో కూడుకున్న ప్రాంతాలు ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉండడం వలన ఇక్కడ ఎంతో మంది పనిచేయాలని వస్తారు ఇది సిటీ మధ్య ప్రాంతం కావడం వలన ఇక్కడికి చాలామంది పనిచేయడానికి రావడంతో ఇక్కడ ఎక్కువగా రద్దు అనేది పెరిగిపోతుంది ఇందుకు కారణమైన ఎటువంటి రీజన్స్ అయ్యుండొచ్చు ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఈ బస్సులు అనేవి చాలా తక్కువగా లభిస్తాయి ఈ మార్గాలలో మనకి ఇటూ ఈ రెండు మార్గాలలో కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇంక కొన్ని బస్సులు రావడం ఇంకా ఏదైనా చేయడం వలన మనకు ఇక్కడ అయితే రవాణా విధానం అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలలో మనకి జనసంచారం ఎక్కువ ఉండడం వలన బస్సులు పెంచడం వలన ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడం వంటివి జరుగుతాయి ఇవన్నీకి మనకి సహకారము ప్రభుత్వం నుంచి లభించాలి ఈ రవాణా విధానాలు ఇవి రెండు అయితే ఏవైతే ఉన్నా ఇక్కడ బస్సులు అనేవి చాలా రద్దీగా ఉండడం వలన ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది గురవుతారు ప్రజలు ఇప్పుడు సో ఇంకా ఎవరైనా ఉండవచ్చు ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతారు వాళ్ళు బస్సుల కన్నా ఎక్కువగా ఆటోలు ఇంకా క్యాబ్లు ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు సో ఇవన్నీ ప్రిఫర్ చేయడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అలాగే రవాణా సంస్థ కూడా ఇబ్బంది కలుగుతుంది సో ఇలాంటివన్నీ జరగకుండా చూసుకుంటే మనకి ఇవన్నీ సాఫీగా జరుగుతాయని అనుకుంటున్నాము అలాగే ఈ ఏవైతే మనకి రీసన్స్ అయితే ఉన్నాయి కలిగించే విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ప్రతికూలంగా అనిపించాలి అనుకుంటే మాత్రం మనం మంచి రవాణా సంస్థ ఏర్పాటు పరచుకోవాలి అలాగే మనకి కేంద్రం నుంచి మరియు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు మంచి సహకారం అందాలి